అక్షర కా అక్షర స్కూల్ అండ్ మేనేజ్మెంటా అండి అదే నా పేరు విజయ్ నేను వేరే వేరే చోటు పని చేసేవాడ్ని ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయి ఇక్కడికి వచ్చాను అంటే మహింద్రా ట్రాక్టర్స్ అసిస్టెంట్ మేనేజర్గా పని చేసేవాడిని ట్రాన్స్ఫర్ అయి ఇపుడు కాకినాడ వచ్చాను ఇక్కడ మంచి స్కూల్ అని ఏదని చుట్టూ పక్కల వాళ్ళని అడిగితే అక్షర స్కూల్ మంచిది అని చెప్పారు అందుకే మాట్లాడుతున్నాను మీతో మాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి అమ్మాయి ఏమో పస్ట్ క్లాస్ అయ్యింది సెకండ్ క్లాస్లో జాయిన్ చెయ్యాలి అబ్బాయేమో ఇప్పుడే ఎల్కేజిలో జాయిన్ చెయ్యాలి అదే అమ్మాయికి ఎంత పడుతుంది అదే ఫస్ట్ క్లాస్ అయింది సెకండ్ క్లాస్లో జాయిన్ చెయ్యాలి అమ్మాయికెం అమ్మాయికి ఎంత ఫీజ్ అవుతుంది అబ్బాయికి ఎంత ఫీజ్ అవుతుంది చెప్తారా కొంచెం ఆ అవునండి ఒకటో తరగతి కాదండి ఒకటో తరగతి కాదండి ఎల్కేజి ఇప్పుడే జాయిన్ చెయ్యాలి ఆ ఓకే అండి ఆ ఆ ఆ ఆ ఓకే అండి మా మా పిల్లలు బాగుపడతారంటే ఏదైనా నేర్పిస్తాం ఆ ఓకేండి ఆ ఓకేండి అంటే బుక్స్ యూనిఫార్మ్ వీటిలకి కూడా సెపరేట్గా ఉంటుందా లేకపోతే ఆ ఫీజులోనే ఉంటుందా

ఓకేండి వాటికి ఎంత అవుతుందండి బుక్స్ యూనిఫార్మ్ వాటికి ఎంత అవుతుందండి ఓకేండి అయితే అయితే నేను మిమ్మల్ని డైరెక్ట్గా కలిసి ఒకసారి మాట్లాడతానండి నేను ఖాళీ ఉన్న సమయం మీరు ఖాళీ ఉన్న సమయంలో చెప్పండి వస్తాను ఆ ఓకేండి మళ్ళీ కాల్ చేయండి అయితే ఓకే అండి